నేను బైక్పై ప్రయాణించిన అత్యంత ఎక్కువ దూరం న్యూఢిల్లీ ప్రణాళిక దీర్ఘ దూర బైక్ ప్రయాణాలకు సరైన ప్రణాళిక అవసరం ఇందులో మార్గం ప్రణాళిక వాతావరణ పరిస్థితులను తనిఖీ చేయడం మరియు బైక్ మంచి పరిస్థితిలో ఉందని నిర్ధారించుకోవడం ఉంటుంది ప్యాకింగ్ సౌకర్యవంతమైన బైక్ ప్రయాణం కోసం తేలికగా ప్యాక్ చేయడం ముఖ్యం బైక్కు సులభంగా అటాచ్ చేయగల లగేజీని ఉపయోగించాను సేఫ్టీ ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి మరియు ట్రాఫిక్ నియమాలను పాటించాను చుట్టుపక్కల గురించి తెలుసుకున్నాను మరియు విశ్రాంతి తీసుకోవడానికి విరామాలు తీసుకున్నాను ఆనందం అత్యంత ముఖ్యమైనది ప్రయాణం మరియు అందమైన దృశ్యాలను ఆస్వాదించాను రోడ్లు పరిస్థితులు నా మార్గంలోని రహదారుల గురించి నేను ముందుగానే తెలుసుకున్నాను రద్దీగా ఉండే ప్రాంతాలు మరియు నిర్మాణ ప్రాంతాలను నివారించడానికి ప్రయత్నించాను రాత్రి ప్రూట ప్రయాణం కాబట్టి బాగా ప్రకాశించే లైట్లను తీసుకొని వెళ్ళాను ఆహారం మరియు నీరు తగినంత నీరు మరియు ఆహారాన్ని తీసుకొని వెళ్ళాను మా మార్గంలో నీటి సరఫరా మరియు ఆహారం అందుబాటులో ఉండే ప్రదేశాలను చూసి పెట్టుకున్నాను ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నాము సామాజికరణ ఇతర బైక్ ట్రావెల్లు మరియు స్థానికులతో కనెక్ట్ అయ్యాను నా అనుభవాలను పంచుకున్నాను మరియు వారి నుండి సలహాలు తీసుకున్నాను అనుభవం ఆస్వాదించాను ప్రయాణం యొక్క ప్రతిక్షణాన్ని ఆస్వాదించాను అందమైన దృశ్యాలు స్థానిక సాంస్కృతి మరియు కొత్త ప్రజలను కలవడం వంటి అనుభవాలను ఆలింగనం చేసుకున్నాను